మూడు వందల యాభై తొమ్మిది ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు తొమ్మిది లక్షల డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు